నాకు తెలిసిన కొన్ని స్వీట్లు పేర్లు నేతిలడ్డు రవ్వలడ్డు జీడిపప్పు లడ్డు డ్రైఫ్రూట్ లడ్డు జాంగ్రీ నేతిలడ్డు సన్నపూస లడ్డు హల్వా నేతిహల్వా నల్లపూస జీడిపప్పు లడ్డు కోవా పాలకోవా కత్రికౌస్ డ్రైఫ్రూట్ లడ్డు జిలేబి బాదుషా మైసూర్ పాకం దూద్పేడ జున్ను ఖర్జూరం లడ్డు అరిసెలు మిఠాయి జాంగ్రీ కాజా సన్నపూస బూందిపూస